ఆ చెప్పండి ఆ చెప్పండి నమస్తే అండి

అంటే ప్రైజెస్ అంటే బా అంటే గే గేర్ బండండి లేదంటే నార్మల్ స్కూటీ అంటారా ఎంత మందికి కావాలండి మొత్తం గేర్ బండంటే ఎఫ్జెడ్డు పల్సర్ అవైలబుల్లో ఉన్నాయండి మాదగ్గర అయితే ప్రజెంటు రెండు బళ్ళంటే మ మీరు లే హె ట్రెక్కింగ్ బైక్స్ కావాలి అంటరా లేదంటే నార్మల్ పర్సు పల్సరు ఎఫ్జెడ్డు డ్యూక్ కేటిఎం ఇలాంటివి కావాలంటారా అలా అయితే ఎఫ్జెడ్ తీసుకోండి ఎఫ్జెడ్ అయితే మైలేజ్ బాగానే వస్తుందండి దానికి తోడు పెట్రోల్ పెట్ పెట్రో పెట్రోల్ మీదేనండి ప్లస్ అలాగే దానితో పాటు ఇక్కడ రెం రెంట్ ఎంతవుతుంది అంటే రోజుకి రెండు వేలవుతుందండి బ బండికి దా అది దాంతో పాటు మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు రెండు ఇవ్వాలి మీరు మాకు ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ బాగుంటాయి అండి ఈ మె ఈ ఈ బళ్ళు చాలా బాగుంటాయండి చాలా మంది ఇవే తీసుకెళ్తారు మైలేజ్తో పాటు ప్లస్ లైసెన్స్ అక్కర్లేదండి మాకు లైసెన్స్ వద్దు మీరు నాకు లైసెన్స్ జిరాక్స్ ఇస్తే చాలు జిరాక్సు అదేమీ అవునండి ఒకరిదైనా ఒరిజినల్ ఉంటే బాగుంటుందండి నా దగ్గర సరేనండి

అదే అదే ఒక ఒక్క పది నిమిషాలండి మీరు కూర్చోండి నేను ఆ లోపు ఒకసారి తెప్పిస్తాను బళ్ళు అవన్నీ మీరొకసారి చెక్ చేసుకుందురు కానీ కండీషను అవన్నీ ఒకసారి కొత్తవండి మొన్నే తీయించాము అవి ఓకే అండి